ఏంటి అసలు ఆ ప్రోడక్ట్ ఏమి బాగోట్లేదు ఎస్పెషల్లీ కుక్కింగ్ యాసెస్ కుక్కింగ్ యాసెస్ ఏమీ బాగోట్లేదు వాటిలోని లోపల ఉన్న లిక్విడ్ గ్యాస్ తక్కువ వీళ్ళు ఏమో వెయిట్ ఎక్కువ చెప్పేసి ఎక్కువ కాస్ట్ తీసుకుం ఎక్కువ మనీ తీసుకుంటున్నారు లెవెన్ హండ్రెడు ట్వల్ హండ్రెడు ఫిఫ్టీన్ హండ్రెడు కాస్టెక్కువ గ్యాస్ తక్కువ ఆ గ్యాసోచ్చేసి ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్ వాడితే అయిపోతుంది అలా ఇబ్బంది కదా మరి